మా సంస్కృతిలో వివాహ వేడుక అనేది విశిష్టమైనది ఈ ప్రాంతంలో వివిధ కులముల వాళ్ళు వివిధ రకాలుగా చేసుకుంటారు కొన్ని కులములవారు వివాహ వరుడి గృహమునందు స్వగృహమునందు కొన్ని కులములు వారు వధువు యొక్క స్వగృహం నందు పెళ్ళిళ్ళు జరుపుకుంటూ ఉంటారు వివాహ ముహూర్తానికి మూడు రోజులు కాని ఐదు రోజులు కాని ముందు వరుడుని తయారు చేస్తారు వివాహ ముహూర్తం రోజు కొన్ని గృహాలలో వరుణి వధువు ఇంట్లో పెళ్ళి జరిగితే వరుణ్ణి వధువు ఇంటికి తీసుకువెళ్తారు కొన్ని కులాలలో వరుని ఇంటి యందు వివాహం జరుగుతుంటే వధువును వరుణి యొక్క స్వగృహానికి తీసుకువచ్చి వివాహ ముహూర్తం రోజు అక్కడ వివాహం జరిపిస్తారు వధువును వివాహ ముహూర్తానికి తీసుకొచ్చినప్పుడు వధువు యొక్క వరుని యొక్క ఊరి చివరలో గ్రామ దేవత స్థలమునందున కాని ఏదైనా దేవాలయంలో కూర్చోపెట్టి ముహూర్తం ప్రధానము అనే ఒక ముహూర్తం కార్యక్రమం జరిపించి తర్వాత ఊరిలో ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా జరిపి వివాహ మండపానికి సిద్ధము చేస్తారు బంధుమిత్రులందరికీ భోజనానికి పిలిచి భోజనాలు కూడా పెట్టిస్తారు చాలా వినోద కార్యక్రమంగా భావిస్తారు వివాహ సాంప్రదాయం విశిష్టమైనది మాకు